నేను ఇప్పుడు మన ఇప్పుడు ఈ ఇక్కడ నేను చూసిన దాంట్లో అతి అతి పర్యాటక ప్రదేశం అంటే కేరళ అది మనం భారతదేశంలోనే దేవుడు దేశం అని కూడా పిలుస్తారు దాన్ని అక్కడ ఇంత ప్రశాంతత ఉంటుందంటే అక్కడ ఏ హిల్ స్టేషన్స్ కానీ బ్యాక్ వాటర్లు కానీ బీచ్లు కానీ వన్య ప్రాణులు పెద్ద పెద్ద అడవులు అభయారణ్యాలు చాలా ఉంటాయండి అది అక్కడ మనం ఫస్ట్ ముఖ్యంగా చెప్పాల్సింది ఏమిటి అంటే మున్నార్ అని అది అది పెద్ద హిల్ స్టేషన్ అక్కడ టీ తోటలు టీ టీ మనం తాగే టీ తోటలు ఉంటాయి కదా చాలా అందమైన ప్రకృతిని ప్రదేశం అది ఆ టీ తోటల వల్ల ఇంకొకటి వయనాడ్ అని ఉంటుంది పచ్చని అడవులు అంటే చుట్టూ అడవులు మౌళిక వనరులు అది ఇంకా పెద్ద పెద్ద అడవులకు అది చెప్పే ప్లేస్ అన్నట్టు వాయనాడ్ అనేది ఇంకొకటి తిరువనంతపురం అది అక్కడ మనము చాలా గుడులు సముద్రం పక్కకి సముద్రం ఆ సముద్రం పక్కనే ఆ దేవాలయాలు చాలా ఆనందాన్ని ఇస్తాయి అన్నట్టు ఇంకొకటి మన ఫస్ట్ పరమేశ్వరుడు ఆలయమని ఉంటుంది అది మన కేరళలోనే అది చాలా పురాతనమైన ఆలయమని ఇక్కడ చాలామంది అక్కడ ఉన్న ప్రజలు వాళ్ళు చెప్పడం జరుగుతుంది పాత ఇల్లులు ఒక్కొక్క ఇల్లుకు ఒక్కొక్క దగ్గర డిస్టెన్సు ప్రతి ఇంటి ఇంట్లో పచ్చని చెట్లు చాలా సంతోషాన్ని ఇస్తాయండి వరకలర్ బీచ్ అని చెెప్పేసి ఇది ఇది బీచ్ కూడా ఉంటుంది అక్కడ చుట్టూ కొండల మధ్యల ఆ సముద్రం ఆ బీచ్ అక్కడ ప్రశాంత వాతావరణమే వేరే ఉంటుంది అక్కడ సాంస్కృతిక భాష వారి మర్యాదలు చాలా సంతోషాన్ని ఇస్తుందండి అక్కడ పెద్ద పెద్ద అడవుల వలన కూడా ఇంకొకటి ఆయుర్వేదం వైద్యం కూడా మన కేరళలో చాలా చాలా జరుగుతుంది అక్కడ చర్చులు చర్చులు చాలా ఉంటాయి మతపరమైన అంటే క్రిస్టియానిటీ చాలా బాగుంటుంది ఆ చర్చిలలో మన ప్రేయరు చాలా సంతోషాన్ని ఇస్తున్నాయండి